నేను నా స్నేహితులతో వెళ్ళిన చివరి పిక్నిక్ యాాదగిరి గుట్ట ఆ గుట్ట చాలా అద్భుతంగా ఉండడంతో మేము ఒక కేెమెరా తీసుకెళ్ళాల్సి వచ్చింది అందులో నాకు కెమెరా అంటే చాలా ఇష్టం ఫోటోలు తీయడం కానీ కెమెరా అన్నా చాలా ఇష్టం చిన్నప్పటినుంచే ఇష్టం ఉండేది ఫోటోలు తీయడం గానీ ఫోటోలు తీసిన తరువాత మనల్ని పొగిడే అంశాలు నాకు చాలా నచ్చుతాయి అందువల్ల నేన ఒక కెమెరా తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తరువాత అద్భుతమైన సన్నివేేశాలు అక్కడ ఉన్న చిత్రాలను తీసి నా ఫ్రెండ్స్తో చాలా పంచుకున్నాను ఒక్కొక్కరు అందరూ అందరూ కలిసి ఫోటో దిగినప్పుడు కానీ లేదంటే అందరూ ఒక్కొక్కరుగా దిగినప్పుడు కానీ ఆ ఫోటో తీసిన తరువాత వాళ్ళు వచ్చి చూసిన తరువాత వాళ్ళకి వచ్చే ఆనందంలో నేను ఆనందం వెతుక్కునేవాడిని చాలా బాగుంది ఫోటో అంటే ఎంతగానో మురిసిపోయేవాడిని అలా నేను ఎక్కడికి వెళ్ళిన ఏ పిక్నిక్కి వెళ్ళిన మా కుటుంబ సభ్యులతో గానీ మా స్నేహితు మా స్నేహితులతో కానీ ఎక్కడికి వెళ్ళిన ఒక కెమెరా తీసుకొని వెళ్ళేవాడిని ఎందుకంటే మనం ఎప్పుడైతే చిత్రాలు పిక్నిక్కి వెళ్ళినప్పుడు తీసుకుంటామో అవే మన గుర్తులుగా నిలిచిపోతాయి ఇప్పటికీ చిర స్థాయిగా